నమ్ముతానండి పత్రికలో చూపించేది చాలా అంటే చూపిస్తారు కొన్ని వార్తలు నమ్మవచ్చు కొన్ని అరుగు చాలావరకైతే నమ్మవచ్చు జరిగిందే కదా వాళ్ళు చూపిస్తారు కొన్ని కొన్ని అవాస్తవాలు ఉండవచ్చు కానీ కొంతవరకు అయితే నిజాలే ఉంటాయి